గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్గారు లోపలికి రావచ్చా ఆ నేనూ ఈ మధ్యనే ఈస్ట్ గోదావరి బెండపూడి వైపు ఆ ట్రాన్స్ఫర్ అయ్యిందండి నాకు నేనొక ఉద్యోగం చేస్కుంటాను నాకూ ఇద్దరు పిల్లలండి ఒక ఒకరేమో మా తాత ఉన్న ఏరియాలో ఎల్కేజీ జాయిన్ అవ్వాలండి ఇప్పుడు మా అమ్మాయి అంటే నర్సరీ టైపు కంప్లీట్ అయిపొయింది నర్సరీ ప్రీ నర్సరీ ఇక్కడ మీ దగ్గర ఎల్కేజీ నుంచి జాయిన్ చేద్దామనండి అలాగే మా పిల్లాడు కూడా ఉన్నాడండీ మా పిల్లాడు ఫోర్త్ కంప్లీట్ అయింది ఆ ఐదో తరగతిలో ఇక్కడ జాయిన్ చేద్దామని అనుకుంటున్నామండీ అంటే మాకు కొంచెం లేటైంది కాకపోతే కొంచెం అడ్మిషన్ ఎలాగైనా ఇప్పిచ్చేలా చుడండి దాని గురించని వచ్చానండి ఆ అందుకే అండి అంటే ఆ అబ్బాయి ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళాలండి ఐదో తరగతికి వెళ్ళాలి ఐదో తరగతి జాయిన్ చెస్కోవాలి అంటే అడ్మిషన్ బ్లాక్లో అడిగానండి నేను అవుదామని కాకపోతే ఒకసారి ప్రిన్సిపాల్గారి పర్మిషన్ తీసుకురమ్మన్నారని ఇలా వచ్చానండి

అవునండి మా అబ్బాయి ఈ మధ్యనే ఫోర్త్ కంప్లీట్ అయిపోయిందండి ఫిఫ్త్కి వచ్చాడు ఆ అంటే చదువు బాగుంటుందని వచ్చామండి బాగానే ఉంటుందికదండి ఇక్కడా అంటే పిల్లలకీ అంటే ఆ ఎలాగంటే అండీ శ్రద్ధ బాగానే ఉంటుంది కదండి అంటే ఆ నేను ఇంటికి వేళ్ళెంత వరకు అంటే బస్సు ఎక్కించడం కానీ ఆటోలైతే ఆటో ఎక్కించడం బాగానే ఉంటుంది కదండీ అంటే మేము ఎక్కడో ఉంటాం కదండి ఉద్యోగం కొంచెం ఇబ్బంది అవుతుందండి అందుకు ఏందైతే అంటే నాదగ్గర టిసి కూడా తీసుకొచ్చేసానండి అక్కడ నుంచి టిసి కూడా ఉన్నాయి మా దగ్గర రెడీగానే ఉన్నాయి అంటే ఈ రోజు జాయిన్ చేసి ఇక రేపటి నుంచి పంపించేద్దామనండి మీరు ఒక్క మాట చెప్తే అక్కడా నేను జాయిన్ అవుతానండి జాయిన్ చేస్తానండి మా పిల్లల్ని ఆయి తెచ్చామండి టిసి తెచ్చాం మావాడిది ఆ బర్త్ సర్టిఫికేట్స్ అలాగే ఆ స్కూలి ఆ స్కూల్లో తెచ్చిన టిసి మార్క్ లిస్ట్ అలాంటివి కూడా తెచ్చామండి క్యాస్టూ ఇన్కమ్ము అన్నీ ఉన్నాయండి ఆయి సరే అండి అయితే ధన్యవాదాలండి